రవాణా ప్రయాణాలు ఇప్పుడు రావడం వల్ల మన యొక్క పనులు అనేవి చాలా సులభంగా జరగడం అవుతుంది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి అప్పట్లో అందరూ నడుచుకుని వెళ్ళేవారు లేదా సైకిళ్ళు ఎడ్లబండ్ల మీద వెళ్ళడం జరిగేది కానీ ఇప్పుడు లోకం చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఈ అడ్వాన్స్డ్ ప్రపంచంలో మనకి బస్సులు కాని కార్లు కాని ఆటోలు కాని ట్రైన్లు కాని ఏరోప్లేన్లు కాని నన్ను కాని చాలా విధానాల ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి రవాణాలు జరుగుతూ ఉన్నాయి మేము చిన్నప్పుడు సైకిల్ మీద ఒక నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం జరిగేది కానీ ఇప్పుడు కారుల్లో ట్రైన్లో బస్సుల్లో తిరగడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా మెట్రో ట్రైన్లు వచ్చాయి బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి ఎంతో వేగంగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి నిమిషాల్లో చేరుకుంటున్నాం ఇలా చాలా రవాణాలు ఇంకా చాలా రవాణాలు రవాణాలు చేస్తున్న ఆ యొక్క వెహికల్స్ అన్నీ కూడా రావడం మనకి చాలా ఉపయోగం అవుతుంది మన పని అనేది నిమిషాల్లో అయిపోతుంది నిమిషాల్లో మనం అక్కడికి చేరుకుంటున్నాం మనం చేయాలనుకుంటున్నా పనులన్నీ ఈ వాహనాల ద్వారా ఎంతో సులభం అవుతుంది ఎంతో సులభంగా మనం ఆ పని ముగించుకుని వేరే పనిని కూడా చేసుకోగలిగే అంత సమయం మనకి మిగులుతుంది